సమాజంలో చాలా వరకు పిల్లలు మనకి తగినట్టుగా జరగటం లేదు అందుకు కావాల్సిన ప్రయోగాలు ప్రయోజనాలు చాలా జరుగుతున్నాయి అదీ కాకుండా ఇప్పుడున్న సమాజంలో చాలా వరకు పిల్లల్ని పెంచుకోవవడం లేదు మే బీ అది పేదరికం కావచ్చు లేకపోతే భార్య భర్తల మధ్య సమస్యలు అవి అయ్యుండచ్చు సో ఇఅచ చాలా మందికి ఇప్పుడు ఉన్న కాలంలో చాలా మందికి పిల్లలు పుట్టడం లేదు కొంతమందికి అప్ అంటే వాతావరణం బట్టి కూడా చాలా మార్పులు వస్తున్నాయి సో అందువలన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దత్తత తీసుకొని మనకి ఎంతో కొంత మన పేదరికం తగ్గించి పిల్లల్ని చెరపకుండా మనం పెంచుకుంటే మన దేశ జనభా కూడా పెరుగుతుంది అదీ కాకుండా చాలా వీటిలో చాలా ధృవీకరించడం ప్రాముఖ్యతను చూపించటం సున్నితంగా గుర్తు చేయడం ఇవన్నీ చాలా వరకు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇదే కాకుండా మనకి చాలా వరకు చాలా చోట్ల మనకి బిడ్డలు పిల్లలు చాలా వరకు చూస్తూ ఉంటారు మనకి వార్తల్లో కానీ ఎక్కడైనా అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని చేస్తూ ఉండాలి సరేనా